నేను నా జీవనోపాధి కోసము ఉద్యోగం చేసుకుంటున్నాను నేను ఉద్యోగంతో పాటు వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను ఇది నా జీవనోపాధికి మరింత సహాయపడుతుంది ఉదయం ఉద్యోగం చేసుకుంటూ వచ్చి సాయంత్రం వేళలో అలా పొలంకి వెళ్లి వ్యవసాయం చూసుకుంటూ ఉంటాను పనికి లేబర్ని పెడుతూ ఉంటాను వ్యవసాయం కూడా చేసుకుంటాను అలాగే పశుసంపద కూడా నాకుంది పశుసంపదను మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు వీళ్ళ వల్ల కూడా నాకు అధిక ఆర్థికంగా బలపడగలుగుతున్నాను ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా జీవితం సాగించగలుగుతున్నాను